నేను సాధించిన కొన్ని అతిపెద్ద విజయాలు ఏమిటంటే నేను డిగ్రీ బిఎస్సి ఎంఎస్సీఎస్సీ చేశాననమాట శేషాచల డిగ్రీ కాలేజ్లో చదువుతున్న సమయంలో మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం అంతా బాగానే చదివాను నేను క్లాస్ ఫస్ట్ కోసం చాలా ట్రై చేశాను కానీ నైన్టీ టూ పర్సెంటే నైన్టీ త్రీ పర్సెంటే అలాగే వచ్చేదనమాట ఫైనల్ ఇయర్లో మాత్రం బాగా కృషి చేసి చదివినప్పుడు నేను కాలేజ్ ఫస్ట్ వచ్చాను అనమాట కాలేజ్ టాపరు మళ్లీ తర్వాత తెలుసుకున్నాను అనమాట మా కాలేజ్ వాళ్ళు నాకు ఇన్ఫార్మ్ చేశారు ఇలాగ జిల్లా జిల్లాలోనే రెండో ర్యాంకు వచ్చిందమ్మా నీకు అని చెప్పేసి నాకు చాలా కంగ్రాజులేట్ చేశారు తర్వాత పేపర్లో కూడా నా ఫోటో పడింది మా మా నాన్నగారు చూసి చాలా గర్వించారు చాలా సంతోషపడ్డారు అసలు అందరికీ చూపించు చూపిస్తూ ఉన్నారు వీధిలో ఉండే వాళ్ళందరికీ వాళ్ళ ఫ్రెండ్స్కు అంతా కాల్ చేసి చెప్పడము ఇలా అంతా చేశారనమాట తర్వాత ఏం జరిగిందంటే జిల్లా కలెక్టర్ గారు వచ్చేసి ఇలాగా మొదట ర్యాంకు రెండవ ర్యాంకు మూడో ర్యాంకు వచ్చిన వాళ్లంతా గౌరవించాలని చెప్పేసి ఒక ఫంక్షన్లాగా చేసి నాకు షీల్డ్ అందించారనమాట పే ఆ ఫోటోలన్నీ కూడా పేపర్లో పడింది తర్వాత మా స్కూల్ పాంప్లెట్లో నా ఫోటో వేసి పెద్దదిగా ఇంత వచ్చింది మార్క్లని చెప్పేసి ఆ పాంప్లెట్లు ఊరంతా పంచడం చూసి మా నాన్నగారు చాలా సంతోషించారు మా కుటుంబ సభ్యులంతా చాలా గౌర గౌర గర్వపడ్డారు అనమాట తర్వాత తర్వాత వచ్చేసి ఐసెట్ రాశాను కౌన్సిలింగ్లో నాకు ఎంసీఏలో ఫ్రీ సీట్ వచ్చిందనమాట నేను పీజీ చే యాలనుకున్నాను నా తర్వాత డిగ్రీ అయిన తర్వాత ఉద్యోగం వచ్చింది కానీ నాకు కొంచెం పీజీ చేసి ఒక ఉద్యోగం తెచ్చుకుంటే ఒక మంచి స్థాయిలో స్థిరపడచ్చని చెప్పేసి సరే పీజీ చేద్దాము ఎంసీఏ చేద్దామని చెప్పేసి ఐసెట్ రాసాను మంచి ర్యాంక్ వచ్చింది సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫ్రీ సీట్ వచ్చిందనమాట నాకు జాయిన్ అయ్యాను మొదటి సంవత్సరం నుంచి మొదటి సెమ్ నుంచి తరచూ నేనే క్లా కాలేజీ ఫస్ట్ వచ్చేదాననమాట ఎంసీఏలో టాపర్గా వచ్చేదాన్ని అలా సంవత్సరం జరిగే ఫంక్షన్లప్పుడు నాకు షీల్డ్ అందించడం కానీ మా చైర్మన్గారు నన్ను మెచ్చుకోవడం కాని ప్రతి సంవత్సరం ప్రతి సెమిస్టర్లో నువ్వే వస్తున్నావమ్మా ఫస్ట్ అని చెప్పి మెచ్చుకోవడం ఇలా జరుగుతున్న సందర్భంలో వచ్చేసి మా కాలేజీ జూబ్లేషన్ ఫంక్షన్ చేశారనమాట ఐదు సంవత్సరాల ఒకసారి చేస్తారు అప్పుడు నేను చివరి సంవత్సరము ఫైనల్ సం ఫైనల్ ఇయర్లో ఉన్నాననమాట లాస్ట్ సెమిస్టర్ కూడా అయిపోయింది అప్పుడు కూడా నేనే కాలేజ్ ఫస్ట్ వచ్చాను మొత్తం ఓవరాల్గా నేను అకాడమిక్ టాపర్ను అనమాట అప్పుడు జూబ్లేషన్ ఫంక్షన్కి మా చైర్మన్గారు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారికి కొంచెం తెలిసిన వ్యక్తనమాట ఏం చేశారంటే ఆ అప్పుడు ఆ జూబ్లేషన్ ఫంక్షన్కి ఫంక్షన్ చంద్రబాబు నాయుడు గారిని పిలిచారనమాట వచ్చారు సర్ కూడా వచ్చారు ఏం జరిగిందంటే అకాడమిక్ టాపర్స్ బీటెక్ వాళ్లది ఎంసీఏ వాళ్ళు డిప్లమో వాళ్ళు అకాడమిక్ టాపర్స్కు అంతా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా లాప్టాప్లు అందించారనమాట నేను చాలా అతి పెద్ద విజయం సాధించి గౌరవించబడిందంటే ఈ యొక్క సంఘటనే అనమాట మన చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా లాప్టాప్ అందుకున్నాను స్టేజ్ మీద ఫొటోస్ అన్ని పేపర్లో కూడా పడింది తర్వాత వచ్చేసి ఆ ఫొటోస్ అన్నీ మా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్కి చూపించి వాళ్ళ రిలేటివ్స్ అంతా చూపించి చాలా సంతోషపడ్డారు అనమాట ఫో ఫోటోలు కొన్ని నా దగ్గర ఉన్నాయి ఇప్పడు కూడా అది అనమాట నేను చాలా అతిపెద్ద విజయం సాధించి గౌరవించబడింది ఆ ఫోటోలన్నీపేపర్లో కూడా వేశారు తర్వాత వచ్చేసి మా ఫ్రెండ్స్ అందరూ చాలా మెచ్చుకున్నారు నన్ను చంద్రబాబు నాయుడు చేతులు మీదుగా నువ్వు లాప్టాప్ అందుకున్నావు ఆ లాప్టాప్ ఇప్పుడు కూడా నా దగ్గరే ఉంది ఇదన్నమాటండి నేను చాలా గౌరవించబడిన సంఘటనలు